అవును అవునండి

మా రినోవేట్ చేసేసాము అది వాస్తు ప్రకారము లేదన్నారు కదా అది దానికి మావోళ్ళున్నారు మంచి బిల్డర్సు వాళ్ళు రినోవేట్ చేస్తారు అండ్ ఇంటీరియర్ డిజైన్ మేము చేస్తాము మీకు హౌస్ మొత్తానికి కావాలా ఇంటీరియర్సు ఓకే అవన్నీ కూడా మాకు ఇంటీరియర్లోనే యాడ్ అవుతుంది అంటే ఎన్ని రూమ్ ఎన్ని టు బిహెచ్కేనా త్రీ బిహెచ్కేనా అది ఓకే అవన్నీ మీకు మొత్తం ప్యాకేజ్ వస్తుంది అది మీకు మొత్తం టీవీ యూనిట్టు బెడ్ రూమ్లో కప్బోర్డ్స్ కిచెన్లో కప్బోర్డ్స్ డైనింగ్ హాల్లో కప్బోర్డ్స్ వస్తుంది మీకు ఇంటి బయట గ్లాస్ వర్కు అదే బాల్కనీలో గ్లాస్ వర్కు అవన్నీ కూడా వస్తుంది త్రీ ల్యాక్స్ వరకు అంటే మీకు టు బిహెచ్కే కాబట్టి మొత్తం ఒక ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ లోపల అవుతుంది త్రీ ల్యాక్స్లో చేయచ్చు కాకపోతే సింపుల్గా ఉంటుంది ఎక్కువ పాష్గా ఏముండదు ఓకే

అవన్నీ అవును మేము చూసాము మేము వచ్చి మీకు ఎలా డిజైన్స్ కొన్ని చూపిస్తాము అలానే ఇదేనా మీ వాట్సప్ నెంబరు ఓకే ఓకే ఓకే నేనే మీకు డిజైన్స్ పంపిస్తాము అండ్ మీరు లొకేషన్ షేర్ చెయ్యండి మేము రేపు వచ్చి చూసి మీకు ఎస్టిమేషన్ అంతా మీకక్కడే మొత్తం చూపిస్తాము ఓకే ఓకే అండి ఓకే థ్యాంక్ యూ ఓకే అండి యా థ్యాంక్ యూ